మీకు నచ్చిన ప్రదేశం ఏంటి నాకు తాజ్ మహల్ అంటే చాలా ఇష్టం అది మన ప్రపంచ వింతలలో ఒకటి నేను మా కుటుంబ సమేతంగా తాజ్ మహల్ని చూడడానికి వెళ్ళాను చాలా అందమైన కట్టడం చాలా అందంగా కట్టారు ఆ పాలరాతి కట్టడం ఆ రోజులలో కట్టిన ఇప్పటికి చెక్కు చెదరలేదు దాని అందం అలాగే ఉంది దాని వాళ్ళ మన భారత దేశ వైభవం గర్వంగా ఉంటుంది